అవునండి ఎవరండి మీరు మీకు నేను ఏ విధంగా సహాయ పడగలను చెప్పండి మీకు చిగురు ఏమైనా వాచిందా అండి పోనీ పన్ను ఏమైనా నల్లగా కనిపించడం కానీ పన్ను చుట్టూతా పచ్చగా కానీ ఇలా కనిపిస్తున్నాదా అయితే ఇప్పుడు మీరు ఈ ఇటువైపు వేడి నీరు తాగినా చల్ల నీళ్ళు తాగినా లేక ఆ జివ్వుమనేది ఎంతసేపు ఉంటోందండి మీకు అనిపించిన వెంటనే పోతోందా ఒక ఐదు నిమిషాలు అలానే తాత్కాలిక భాదేనా కొంచెం ఎక్కువ సేపు కానీ మీకు సతాయిస్తోందా ఇప్పుడు ఇంకా కింద పన్ను తగి తగిలితే ఏమైనా ఇబ్బందిగా ఉందా అండి అలా అయితే ఇంకా కొద్దిగా అక్కడ గార కొత్తగా చేరి ఉంటుంది అయితే పళ్ళు తోముకుంటే ఏమైనా పళ్ళల్లో నుంచి రక్తం రావడం కానీ దుర్వాసన నోట్లో రావడం కానీ కనిపిస్తుందా అండి సరే తప్పకుండా రండి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి పళ్ళల్లో ఏముందో అవసరమైతే మనం ఏ విధంగా దానికి చికిత్స చెయ్యాలో చూసుకుందామండి సెలవండి నమస్కారం బాబు గారు